ఎక్కడనుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు కొత్తగా సార్ నమస్తే సార్ నేను ఆడియోలోంచి మాట్లాడుతున్నా ఆ నేను టూరిస్ట్ గైడ్ని ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి పోవాలనుకుంటున్నారు ప్లేసులు ఎంతమంది సార్ మీరు ఎప్పుడు సాార్ మీరు ఓకే సార్ ఇక్కడే కదా సార్ మీరు ఎన్ని గంటలకి వస్తారు సార్ ఓకే సార్ మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి సార్ నాకు మా పేరు గణేషు మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు సార్ సరే సార్ ఓకే సార్